మేము ఆచరించే మతం క్రైస్తవ మతం మా మతానికి సంబంధించిన ముఖ్యమైన చారిత్రక సంఘటనలు చాలానే ఉన్నాయి మతపరమైన పండగ వెనుక ఉండే కథలు ఎన్నో ఉన్నాయి అందులో ఒకటి క్రీస్తు పుట్టుక యేసుక్రీస్తు జన్మించే స్థలం ఒక తార చూపించింది ఆ తారను చూసి ముగ్గురు జ్ఞానులు దానిని వెంబడించు బంగారం వెండి సాంబ్రాణిని తీసుకువచ్చారు అదేకాక క్రీస్తు జన్మించిన స్థలం బెత్లహేం

హేరోదు అనే రాజు ఉండేవాడు ఆ రాజుకి ఒక సందేశం వెళ్ళింది

ఒక రాజు జన్మించాడని దానికి హేరోదు ఆ రాజుని చంపించడానికి ఒప్పుకున్నాడు ఆ జ్ఞానులు ముందుగా హేరోదు దగ్గరకు వెళ్ళి రాజా ఎవరని అడగగా హేరోదుకు కోపం వచ్చింది దాని తరువాత ఆ తారను వెంబడిస్తూ గొల్లలు కూడా వచ్చారు అందరూ సందడి చేస్తూ ఆ చిన్న యువరాజు యేసుక్రీస్తు వద్దకు వచ్చారు అందరూ యేసుక్రీస్తు రాజు అని నమ్మారు

గొల్లలు జ్ఞానులు అందరూ ఆ తారను వెంబడించి యేసుక్రీస్తు జన్మించిన చిన్న పాక వరకు

వాళ్ళు అందరూ యేసును చూసి చాలా సంతోషించారు ఇది మా చారిత్రక సంఘటనలో ఒకటి ఇప్పుడు దానిని మేము క్రిస్మస్ పండగ సంతోషానికి సంతోషం పండగ యేసుక్రీస్తు డిసెంబర్ ఇరవై ఐదున జన్మించారు ఆ రోజునే మేము క్రిస్మస్ పండగ అని చెప్తాము

మా పండగలలో ఒక పండుగ దీనిని మేము చాలా ఆనందంగా ఘనంగా జరిపించుకుంటాము